నేను మా చిన్నతనంలో ఉన్నప్పుడు పరిగి ఎరిగి పరిగి ఎరిగి వాటిలో ఉన్న ధాన్యాన్ని అంతన్నీ జల్లి వాటిలిని బస్తాల్లోకి ఎత్తి బస్తాలు చెప్పినా వాటిని చిన్నతనంలో మాకు ఇక్కడ అంత సౌకర్యం లేకపోవడంతో ఇంతగా అభివృద్ధి సాంకేతిక లేకపోవడంతో టాక్టర్లు కాకుండా ఎద్దుల బండ్లు మీద మేము బస్తాల్ని తీసుకెళ్లి అక్కడ రైస్ మార్కెట్లో లేదా ఫేక్ గోడౌన్లో అక్కడ రైస్ మిల్లులో మేము అమ్మేవాళ్లం కానీ ఈ కొ కొత్త తరంలో రోజులకు పెరిగే కొద్దీ ప్రభుత్వమే మా దగ్గరికి వచ్చి వాళ్లే లోడ్లన్నీ వాళ్లే డైరెక్ట్గా వాళ్ళే పొలం దగ్గరకు వచ్చి మేము బస్తాల్లో ఎత్తిన దాన్ని వాళ్లే వచ్చి తీసుకెళ్తూ బస్తాకి పన్నెండు వందలు పదమూడు వందలు ధాన్యం బట్టి ఆ క్వాలిటీ బట్టి వాళ్ళు తీసుకెళ్తూ ఉంటున్నారు అలాగే ఇక్కడ రైతు బజార్ ఉంది ఆ బ రైతు బజారులో బస్తాకి పన్నెండు వందలు పదమూడు వందలు అని ఇలా బస్తా వెళ్తూ ఉంటుంది ఎకరానికి ఇంచుమించు యాభై ఆరు అరవై బస్తాలు పండుతా ఉంటుంది ప్రతి ఆరు నెలలకి పంట జూన్లో కాని డిసెంబర్లో పంట వేసినప్పుడు అలాగే మాకు ఇక్కడ ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాకు కొన్ని పోర్టల్ని ఏర్పాటు చేసింది ఆ పోర్టల్లో మేము మా పంట యొక్క ఫోటోలు తీసి ఆ ధాన్యం యొక్క ఫోటో తీసుకుంటున్నప్పుడు ఆన్లైన్ మార్కెట్లో కూడా మేము అక్కడ ఫోటోలు అప్లోడ్ చేయగానే వాళ్ళు ఎవరైనా దేశంలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఆక్షన్ ద్వారా ఆ పంటని కొనుక్కోవచ్చి అదే కాకుండా మేము రైతు మార్కెట్లో కూడా దాన్ని అమ్మటానికి అవకాశం ఉంది ఇలాగన్న చెయ్యొచ్చు అలాగన్న చెయ్యవచ్చు ఇక్కడ కొన్ని నిబంధనలు ఏంటంటే ఇతర రాష్ట్రాలకి అమ్మేటప్పుడు ఖచ్చితంగా ట్యాక్స్ అనేది వేస్తూ ఉంటారు ఇలాగా కొన్ని కొన్ని నిబంధనలు ఉన్నాయి అలాగే లా ఎక్కువగా మా పా ప్రాంతంలో మేము ఎక్కువగా లోకల్ మార్కెట్లకి అమ్మటానికి మొగ్గు చూపుతాము అనేక ఇతర రాష్ట్రాలకు అమ్మటానికి అంతగా ఆన్లైన్లో పెట్టడానికి మేమంతా మొగ్గు చూపము